హాయ్ హల్లో నేను మీషోలో జీన్స్ బుక్ చేసాను అందులో పొరపాటుగా సైజ్ తప్పు తప్పుగా పెట్టాను నా ఆర్డర్ రావడానికి కేవలం ఇంకా నాలుగు రోజులు మాత్రమే ఉంది అన్ దానిని క్యాన్సిల్ చేయాలని అనుకుంటున్నాను నా ఐడీ నెంబర్ నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది ఆరు ఏడు సున్నా ఒకటి ఈ నెంబర్ని క్యాన్సిల్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఎలాగైనా అది స్లిప్డ్ అవ్వకముందే ఈ నెంబర్పై క్యాన్సిల్ చేస్తే బాగుంటుందని మీకు సమాచారం తెలియచేస్తున్నాను